నేను వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ని వాడాను నాకు వాళ్ళు ఆ అనుభవం కొత్తగా అనిపించింది ఒకసారి నేను పెద్దవేల్ రియాలిటీ హెడ్సెట్ ఉపయోగించే అవకాశం వచ్చింది అది నా జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం ఆ హెడ్సెట్ వేసుకున్న వెంటనే నేను ప్రత్యేక వెంటనే నేను ఒక పూర్తి కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకు చుట్టూ ఉన్న దృశ్యాలు శబ్దాలు అన్నీ కూడా బాగా స్పష్టంగా జీవితం జీవి జీవంతో అనిపించాయి అవి నేను చూస్తున్నట్టు వెంటనే నేను అదే ప్రపంచంలో ఉన్నట్టు నాకు అనిపించింది అ ఉన్న దృశ్యాలు శబ్దాలన్నీ కూడా నేనే ఆ జీవితంలో వెళ్ళినట్టు అనిపించింది నేను ఆడిన ఒ ఆట ఒక అడవి నేపధ్యంలో సాగింది నేను చెట్ల మధ్య నడుస్తున్నట్లు పక్షుల కిలకి కిల కిలారావాన్ని వింటున్నట్లు ఎక్కడికైనా తిరుగుతూ అన్వేషిస్తున్నట్లు అనిపించింది ఆటలో నేను కొన్ని పంజీలను పజిల్లను కూడా పరీక్షే పరిష్కరించాలి చేతిని అదుభృత వస్తువులను పట్టుకోవడం తాళాలు తరవడం వంటి కార్యచరణాలు చేశాను నిజంగా చేసే పనిలా అనిపించింది చాలా ఆసక్తిగా కొనసాగించాను ఒక్కసారి పెద్దవేళ్ళ నేనున్నానని మర్చిపోయి నిజమైన ప్రపంచం ఎక్కడ అనిపించలేదు అనుభవం వల్ల నాకు విజ్ఞానం పెరిగింది పెదవేల్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అర్థమైంది ఇంకా అది విద్య గేమింగ్ ఆరోగ్య పరిశ్రమాల వంటి అనేక రంగాలలో ఎంత ఉపయోగపడుతుందో కూడా నేను తెలుసుకోవడం జరిగింది సంపూర్ణంగా చెప్పాలంటే ప పెదవేల్ రియాలటీ అనుభవం నా ఊహను ఆనందాన్ని పెంపొందించిింది భవిష్యత్తులో తప్పకుండా విజ్యువల్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ని ద్వారా మరిన్ని అనుభవాన్ని ఆస్వాదించాలని ఆకాంక్ష కలిగింది కచ్చితంగా నేను మంచి అనుభవాన్ని పొందాను ఈను ఇప్పుడు ఇంకా ముందు ముందు కూడా నేను ఇంకా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అవకాశ నాకు రావాలని నేను కోరుకుంటాను నను ప్రపంచంలో అది ఒక ఆటలా నేను తీసుకో తె అనిపించలేదు నాకు నేను అదే ప్రపంచంలో ఉండాల అనిపించింది నాకు